నమస్తే నమస్తే సార్ మాకు వచ్చేసరికి క్యాబ్ కావాలి సార్ నా పేరు వచ్చేసి జి వి పరమ్ సార్ మా మా ఏడు మందికి కావాలి సార్ ఏడు మందికి సరిపోయేటట్టు సెవెన్ సీటర్ మేము హైదరాబాద్ నుంచి కొత్తగూడెం రావాలనుకుంటున్నాం సార్ మాకు మాకు మీరు డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తారా మేము సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చా సార్ అవునండి ఎంత అండి మొత్తం కలిపినా అవునా సార్ ఒ ఒక్కళ్ళకి ఎంత పడుతుంది సార్ మినిమమ్ అవునా సార్ మా ఉరికి మాకొచ్చేసరికి సాటర్డే కావాలి సార్ క్యాబ్ మార్నింగ్ నైన్కల్లా ఉండండి సార్ హైదరాబాద్కిచ్చేసకి హైదరాబాద్ నుంచి మేం కొత్తగూడెం వెళ్ళాలండి అక్కడికోచ్చాక ఫోన్ చేయండి సార్ ఆ తనదే అడ్రెస్ పెడుతుంది